హలో చెప్పు కోకిల బాగున్నా కోకిల నువ్వు ఎలా ఉన్నావు అందరు బాగున్నారు మీరు మీ ఇంట్లో ఎలా ఉన్నారు తిన్నావా తిన్నారా తిన్న పిల్లలు అంతా ఎలా ఉన్నారు నథింగ్ నువ్వే చెప్పాలి మీ ఊళ్ళో విశేషాలు

మాకు అమ్మఒడి అని వచ్చింది పిల్లలకి రైతు భరోసా కూడా ఇచ్చారు రుణ

మాకు వృద్దాప్య పెన్షన్

అవును ఇస్తున్నారు అవును అవును ఇస్తున్నారు

అవును అమ్మ అమ్మ ఒడి ఇచ్చే పిల్లలకి అయితే పదహైదు వేలు నలభై ఐదు ఏ ఏజ్ ఎక్కువ ఉండే వాళ్ళకు అయితే పద్దెనిమిది వేలు అట్లా వేస్తున్నారు ఇక

పడింది మీకు సరే